హలో నమస్తే మేడమ్ మేడమ్ నాకు నాకు రైట్ సైడ్ పన్ను అనేది పెయిన్ ఉంది మేడమ్ నాకు ఒక నాలుగు రోజుల నుంచి ఉంది నాలుగు రోజుల నుంచి మంచి నీళ్ళు మామూలు మంచినీళ్ళు తాగుతున్న కానీ నాకు నొప్పి వస్తుంది

మాది కర్నూలు మేడమ్ కర్నూలులో ఉంటాము

సరే సరే అంటే మీరు నిజంగా నన్ను లేదు మేడమ్ మీ దగ్గర నొప్పి లేకుండా చేస్తారు ట్రీట్మెంట్ అని విన్నాను నేను

అంటే దేనివల్ల మేడమ్ దేనివల్ల దేనివల్ల ఇట్ల వస్తుంది పన్నుపెయిన్ అనేది

అంటే ఆ పన్ను మీద బ్రష్ చేయవద్దు అంటారా

అవునవును మేడమ్ మామూలుగా నేను మామూలు నీళ్ళు తాగుతున్న కానీ అన్ అన్నం తింటున్న కానీ నొప్పి వస్తుంది

సరే సరే మేడమ్ సరే మేడమ్ వస్తానులేండి మేడమ్ మీ హాస్పిటల్కి నేను త్వరలో వస్తాను వచ్చి చేయించుకుంటాను